నేను ఇప్పటికీ పాతకాలంలోని తెలుగును రాయడం మాట్లాడడం చేస్తున్నాను ఎందుకనగా పాత కాలం నుంచి మా పెద్దలు మా పెద్దల తర్వాత ఉన్న తరం ఆ తర్వాత మా తరం నా తరం తర్వాత రాబోయ్యే తరం కూడా కొన్ని పదాలను ఇప్పటికు ఉచ్చరించటం జరుగుతుంది ఎందుకనగా మా సంస్కృతిలో భాగంగా భాషలో భాగంగా ఆ పదాలు మేము ఇప్పటికీ వాడుకలో ఉంచుతున్నాము వీటిని ఉదాహరణగా చెప్పాలి అంటే ఒక ప్రాంతంలోని దారిని బాట అంటారు ఇంకో ప్రాంతంలోని నడిచేే దారిని దారి అంటారు రహదారి అని ఇంకో చోట అంటారు ఈ విధంగా చాలా పదాలల్లో మనం తెలుగు భాషలోనే తేడాలని గమనించవచ్చు కొందరు చొక్కాని అంగి అంటారు ఇంకొందరు అన్నాన్ని బువ్వా అంటారు ఇంకొందరు ఇంకొందరు ఇంకా ఇలానే చాలా పదాలు మధ్య తేడాాలని మనం స్పష్టంగా గమనించవచ్చు